మా కుటుంబం కోసం నేను ఎప్పుడు ఆరోగ్యకరమైన వంటలు చేసుకుంటూ ఉంటాము తెల్లవారుజామున ఇడ్లీ దోశ పొంగల్ చేస్తూ ఉంటాను మధ్యాహ్నం అన్నం సంగటి వెజిటబుల్ రైస్ పులిహోర ఇలాంటివి ఆరోగ్యకరమైన వంటలు చేస్తూ ఉంటాను ఇంకా నైటు రాత్రి కి అయితే చపాతి ఆకుకూరలు మునగాకు ఇవి సిర్రాకులు పొన్నంటిఆకులు ఇవి ఇలాంటివి చేస్తూ ఉంటాను సిర్రాకులు తింటే కళ్ళకు మంచిది మునగాకు అంటే మా ఇంట్లో మా మామగారికి షుగర్ ఉంది కాబట్టి మునగాకు తింటే మంచిదని రోజు చేస్తూ ఉంటాను రోజు చేస్తూ తింటే కూడా కళ్ళకు చాలా మంచిది ఈ మునగాకు ఈ మునగాకు ఇంకా ఇంట్లో పిల్లలకి ఉన్నారు కాబట్టి టైం టైంకి చాలా వేడిగా చేస్తూ ఉంటాను తెల్లవారుజామున సద్ది అలాంటివి తాకకుండా వేడిగా చేస్తుంటాను మేము వ్యవసాయం చేస్తూ ఉంటాం కాబట్టి మేము మా మేము మాంసాహారం ఎక్కువ తీసుకోము కూరగాయలు ఆకుకూరలు సిర్రాకు మునగాకు ఇలాంటివే బాగా తీసుకుంటూ ఉంటాం బయట దొరికే ఆహారం మంచిది కాదు కాబట్టి ఇలాంటిది ఆహారంమైనా కావాలంటే మేము ఇంట్లోనే చేసి తయారు చేసి మా ఆయనకు పెడతా పిల్లలకు పెడతాను మేము తింటాం ఆయనకు మా మామయ్య గారికి షుగర్ ఉంది కాబట్టి మా అత్తమామలకి సంగటి చేసి పెడుతూ ఉంటాను సంగటి ఎక్కువగా చేస్తూ ఉంటాను ఎందుకంటే మా కుటుంబంలో సంగటి అంటే బాగా తింటారు ఎప్పుడూ సంగటి అయితే తింటాము ఒంటికి చాలా మంచిది కాబట్టి అరటికాయ వంటలోకి వంటలోకి అప్పుడప్పుడు తాలింపు చేస్తూ ఉంటాను దాన్ని దాని వల్ల అరటిబొద్దు కానీ తినడం వల్ల గాని అరటిబోదు అరటిపువ్వు తినడం వల్ల కానీ తింటే ఏమి బాగానే పనిచేస్తూ ఉంటుంది కిడ్నీలోని రాళ్లు కూడా తొలగిపోతాయి ముఖ్యంగా క్యారెట్టు బీట్రూట్ పచ్చివి తినడం వల్ల కానీ ఒంటికి మంచిది అరటిబొద్దు అరటిపండు తింటే కూడా జీర్ణం బాగా అవుతుంది పిల్లలు బాగుంటారు హెల్దిగా ఉంటారు అరటిపండు తింటే ఇంకా చాలా మంచిది గుడ్లు కానీ పాలు కానీ అప్పుడప్పుడు తింటూ ఉంటే ఇంటికి ఒంటికి చాలా ఆరోగ్యంగా కూడా ఉంటారు మనుషులు ఆరో అది సంగటి కానీ ఇలాంటివి అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండాలి మా పిల్లలకి రవ్వ లడ్డు మరియు గులాబ్ జామ్ అంటే ఇష్టం కాబట్టి అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను అరటిపండు తింటే జీర్ణం అవుతుంది కాబట్టి అప్పుడప్పుడు అరటి పండు నేను కూడా పిల్లలకి ఇస్తూ ఉంటాం పాయసం అంటే మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం కాబట్టి నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఇంకా కిడ్నీ బీన్స్ కానీ తింటే బీన్స్ లోని ఆ నీళ్ళు కానీ రాత్రుళ్ళు వేసి పెట్టేసి తెల్లవారుజామున నీళ్ళు వేడిగా తాగితే కిడ్నీలోని రాళ్ళు తగ్గే అవకాశం ఉంది కాబట్టి బీన్స్ కూడా అప్పుడప్పుడు నేను వాడుతూ ఉంటాను క్యారెట్ కానీ బీట్రూట్ కానీ దాన్ని ఉడకపెట్టి నీళ్ళు కింద పారేయకుండా ఆ నీళ్ళతో కూడా కొంచెం నీళ్ళు పెట్టి ఉడకపెట్టి పిల్లలకు తాలింపు పెడుతుంటాను అలా పెడుతూ ఉంటే చాలా మంచిది కాబట్టి పిల్లలకి నేను వేడి వేడిగా చేసి పెడుతూ ఉంటాను చల్లగా ఉండేవి ఏమి ఇవ్వను ఇంకా ఫ్రూట్స్ ఆకుకూరలు ఇవి ఇస్తూ ఉంటాను ఇంకా సంగటి అలాంటివి చేసి పెడుతూ ఉంటాను చపాతి పూరీలు ఇలాంటివి చేసి పెడుతుంటాము